హలో అవునమ్మా నమస్తే చెప్పండి బాగున్నానమ్మా మీరు బాగున్నారా చెప్పండమ్మా ఓకే ఓకే చెప్పండి అదేమ్మా ఇప్పుడు వాళ్ళని మనం కొంచెం డివైడ్ చెయ్యాలి నాన్నా ఎట్లా వాళ్ళెలా చదువుతున్నారు ఏంది కొంతమందిని క్లెవర్స్ ఒకపక్క డల్లర్స్ ఒకపక్క పెట్టాలి ఎంతమంది అనేది లిస్ట్ రాసుకున్నాము అంటే వాళ్ళకి సెపరేట్గా శిక్షణ ఇవ్వాలి సాయంత్రం అప్పుడు ట్యూషన్లాగా అంటే ఫోర్కి త్రీకి అలా స్కూల్ అయింది అనుకోండి తర్వత ఒక వన్ అవరు వాళ్ళకి సెపరేట్ మనం కోచింగ్ ఇచ్చాము అంటే ఎవరు ఏ సబ్జెక్టులో కొంచెం డల్లుగా ఉన్నారనేది చూసి ఆ సబ్జెక్ట్ టీచర్ వాళ్ళకి క్లాస్ తీసుకోవాలి నాన్నా అలా తీసుకున్నారంటే మనకు కొంచెం బాగుంటుంది అమ్మా వాళ్ళని పికప్ చేసినట్టు ఉంటుంది మీరు అలా చేయడానికి ప్రయత్నిస్తారా చూడండి దాన్ని ఏం చేద్దామంటే మనము సాధ్యమైనంత వరకు వాళ్ళను ఒక సెక్షన్ చేసుకుందాం చేసుకొని వాళ్ళను మనం పికప్ చేయాలి పేరెంట్స్ కూడా కొంతమంది తల్లిదండ్రులు వచ్చి ఏం చెప్తున్నారంటే ఇంగ్లీష్లో కొంచెం తక్కువ మార్కులు వస్తున్నాయి లెక్కల్లో కొంచెం తక్కువ మార్కులు వస్తున్నాయి అంటున్నారు మనం దాన్ని చూసి కొంచెం వాళ్ళని పికప్ చేయడానికి ప్రయత్నించాలి అమ్మా ఇంకొకటి ఈ మన న్యూ ఇయర్ వస్తుంది కదా పిల్లల దగ్గర కొంచెం డాన్స్ ప్రోగ్రామ్ లాంటివి ఏదన్నా కొంచెం చిన్న చిన్న కథలు లాంటివి అలాంటివి చెప్పిద్దాం ఆ రోజు కొంచెం ప్రిపేర్ చేద్దాము అది ఒక రేపు ఒక్కరోజు చూసుకున్నారు అంటే మళ్ళీ న్యూ ఇయర్కి మనం అది స్టార్ట్ చేయొచ్చు వాళ్ళల్లో కొంచెం ఉత్సాహం కలిగించామంటే బాగుంటుంది కదా అది వాళ్ళొచ్చి ఇంకేమంటే ఈ సాయంత్రం అప్పుడు వారానికి ఒక్కసారైనా వాళ్ళకి గేమ్స్ పెట్టాలి గేమ్స్ పెట్టామంటే కొంచెం ఉత్సాహంగా ఉంటారు పిల్లలు ఎప్పుడూ చదువే అని కాకుండా కొంచెం అది కూడా ప్లాన్ చేద్దాము మనం గ్రూపులుగా డివైడ్ చేసేశామంటే క్లాసుల్లో పిల్లల్ని గ్రూప్ గ్రూప్గా కూర్చోని చదివినా వాళ్ళు వాళ్ళు చర్చించుకున్నా ఏదన్నా సందేహం వస్తే వాళ్ళు వాళ్ళు మాట్లాడుకున్నా కొంచెం వాళ్ళు ఉత్సాహం వస్తుంది పిల్లలకి ఆ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ వచ్చేస్తున్నారు ఈ గ్రూప్ వాళ్ళు ఫస్ట్ వస్తున్నారు అని కొంచెం ఉంటుంది మ్యాడమ్ కాబట్టి ఆ విధంగా డివైడ్ చేయాలి చూడండి ప్రయత్నించండి సరేనా మన బాధ్యత మనం చేయాలి కదా పిల్లలకి కొంచెం మెరుగు పరిచామంటే చాలు మనం ఆ ప్లాన్ వేసుకొని చేసామంటే కరెక్ట్గా చేయగలుగుతాము వాళ్ళు పికప్ అవుతారు సరేనా మేడమ్ ఓకేనా సరే సరే ఉంటాను మేడమ్ ఓకే ఓకే అమ్మ